సార్ గుడ్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నేను ఒంగోలు నుంచి చీరాల ట్రైన్లో వచ్చాను సార్ టైర్డ్ అయిపోయి ప్లాట్ఫామ్ మీద ఫేస్ వాష్ చేసుకుందామని మొహం కడుక్కుందామని కడుక్కుంటున్నాను బ్యాగ్ పక్కన పెట్టాను మొహం కడుక్కొని చూసేసరికి బ్యాగు లేదు సార్ నేను అక్కడ చుట్టుపక్కల సమోసాలు అమ్మే అతన్ని ఫ్రూట్స్ అమ్మే వాళ్ళని వీళ్ళని టీ టీ అమ్మే వాళ్ళని అడిగాను సార్ ఆ క్యాంటీన్లో చిన్న బాబు ఒక బాబు ఉంటే ఆ బాబుని కూడా అడిగాను కానీ పర్సు ఎవరు మాకు తెలియదని చెప్పారు నేను ఒంగోలు నుంచి చీరాల వచ్చాను సార్

లేదు సార్ లేదు కనిపించలేదు అది నాకు కొంచెం సీటు దొరకలేదు సార్ కొంచెం ట్రైన్లో ఆ గోలలో నేను ఉన్నాను అంత ఎవరిని నేను అంతగా గమనించలేదు సార్ నాది జీన్స్ కలర్ జీన్స్ బ్లాక్ దాంట్లో నా ఆధార్ కార్డు ఉంది సార్ పాన్ కార్డ్ ఉంది రేషన్ కార్డు ఉంది మెయిన్ ఇంపార్టెంట్ అన్ని దాంట్లోనే ఉన్నాయి ఓ ఫైవ్ థౌజండ్ డబ్బులు కూడా ఉన్నాయి సార్ కొంచెం దయచేసి నాకు వెతికి పెట్టండి సార్ అదే సార్ నేను గమనించలేదు మరి ట్రైన్లో నుండి ఎవరైనా ఫాలో అయ్యి ఏమైనా వచ్చారేమో తెలియదు నేను గమనించలేదు సార్ ఫోన్ చూసుకుంటూ ఉన్నాను

అవును సార్ కొంచెం మీరు అది అది గమనించలేదు సార్ నేను అదే సార్ అది నా పొరపాటే సార్ ఇంత పోతుంది అని నేను అనుకోలేదు కొంచెం దయచేసి నాకు కొంచెం అది వెతికి పెట్టండి ఓకే సార్ ఓకే సార్

ఓకే సార్ థాంక్ యూ